భారత రాజకీయాలు దేశ రాజ్యాంగంలోని చట్రంలో పనిచేస్తాయి భారతదేశం ఒక పార్లమెంటరీ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం దీనిలో భారత రాష్ట్రపతి దేశాధినేత భారతదేశ ప్రధాన పౌరుడు మరియు ప్రధానమంత్రి ప్రభుత్వ అధినేత రాజ్యాంగంలోని పదాన్ని ఉపయోగించినప్పటికి ఇది ప్రభుత్వం సమఖ్య నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చినప్పుడు భారతదేశం దాని చరిత్రలో ప్రజాస్వామ్యం పాలనలో పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీలను కలిగి ఉంది పందొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు వందలు పైగా పార్టీలు ఏర్పడ్డాయి అని అంచనా వేయడం జరిగింది తొమ్మిది జాతీయ పార్టీలతో పాటు నమోదైన మొత్తం పార్టీల సంఖ్య రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మరియు దేశంలో యాభై నాలుగు రాష్ట్ర పార్టీలు రెండు వేల ఏడు వందల తొంభై ఆరు గుర్తింపు లేని పార్టీలు పనిచేస్తున్నాయి ముఖ్యంగా ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ భావన లేదా ప్రభుత్వ ఏర్పాటు విధానం ఇందులో ప్రజలు నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటారు ఆంగ్లం ఆంగ్లంలో డెమోక్రసీ అని అంటారు గ్రీకు భాషా పదం డెమోక్రతియా నుండి వచ్చింది సమాజంలోని ప్రతి ఒక్కరు సమానం అందరు స్వతంత్రాన్ని అనుభవించుట ప్రజల చేత ప్రజల కొరకు

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు చేయుచున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు అమలు జరు అమలు జరుగుతున్నాయి అదేవిధంగా నాకు కనుక కలిగే కలిసే అవకాశం వస్తే వారిని కలవాలనుకుంటున్నాను